కోకిల గారు మీ గురించి చెప్పండి నా పేరు ఎన్ కోకిల మా తండ్రి గారి పేరు కనక దుర్గయ్య మా అమ్మ పేరు వనమ్మ నే మా అమ్మకు మేం ముగ్గురు పిల్లలం నేను మా అక్క మా తమ్ముడు మా అక్క ఇంటర్ దాకా చదివింది నేను బిఎస్సి నర్సింగ్ డిస్కంటిన్యూ చేశాను మా తమ్ముడేమో టెంత్ క్లాసు వాడు ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నాడు నేను నేను మా అక్కగా పుట్టినప్పుడు ఎరికంబట్టు గ్రామంలో మాది చాలా పేద కుటుంబం ఇప్పుడు కానీ కొంచం పర్వాలేదు అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు ఇద్దరు సంపాదనే మమ్మల్ని చదివించేకి అన్నిటికి కానీ సంపాదించినప్పుడు అవి మాకు తిండికి పెట్టేకి బట్టలకి చదివించేకి అన్నిటికీ సరిపోయేవి అప్పుడు పరవాలేదు కానీ ఇప్పుడు నా ఖర్చులకు చాలా కష్టమైపోయింది కాబట్టి నేను కొన్ని రోజులు పని చేశాను నేను టూ ఒకటి నుంచి ఐదు వరకు మా గ్రామంలో ఉన్న ఎంపీపీ స్కూల్లో జాయిన్ చదివాను అక్కడున్నప్పుడు బాగా సరదాగా పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటా అన్ని పాట ఆటలు పాటలు పోటీలన్నిట్లో పాల్గొనేదాన్ని అన్ని ఉత్సాహంగా అన్నిట్లోనూ ఫస్ట్ పా ఫస్ట్ పా వచ్చేదాన్ని నాకు ఫస్ట్ మార్క్సు కూడా వచ్చేవి బాగా చదివేదాన్ని కూడా అన్ని పోటీల్లోనూ ఫస్ట్ వచ్చే దాన్ని తర్వాత ఆరు ఏడు పది నుండి పుత్తూరు స్కూల్లో చదివాను ఇంటర్మీడియట్టు బా బైపిసి గ్రూప్లో జాయిన్ అయ్యాను నా పదో తరగతి మార్కొచ్చీ ఎయిట్ పాయింట్ త్రీ వచ్చింది ర్యాంకు తర్వాత ఇంటర్లో కానీ బైపిసి గ్రూప్లో మంచి మార్క్సే వచ్చాయి బాగా మాప్పుడు మా మేం స్కూల్లో చదువుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసే వాళ్ళము స్కూళ్లు చాలా సార్లు స్కూల్ ఎగరగొట్టి తిరిగే వాళ్ళం కూడా ఫ్రెండ్స్తో పాటు

ఇంకా మా సైన్స్ టీచర్ అందరూ వచ్చారు అందరితోపాటు బాగా ఎంజాయ్ చేసాము ఫస్ట్ ఇక్కడ నుంచి నైట్ స్కూల్ నుంచి త్రీ ఓ క్లాక్ అట్ ద టైం స్టార్ట్ అయ్యాము దాన్ తర్వాత స్టార్టింగ్ నేరుగా బ్రహ్మంగారిమఠం బనగారిపల్లి ఇంకా యాగంటిలో నరసింహ స్వామి గుడి అహోబిలం నరసింహస్వామి గుడి అన్ని వెళ్లి చూశాము లాస్ట్ వచ్చేటప్పుడు ఇదీ మహానంది కని తీసుకెళ్లారు యాగంటిలో కానీ వెళ్లి చూసొచ్చాము ఇంకా ఆలూరు కోన తీసుకెళ్లారు కర్నూల్ డిస్టిక్లో తర్వాత బెలుమ్ కేవ్స్ ఆ గుహలు మర్చిపోలేము ఆ గుహల్లో బాగా ఎంజాయ్ చేసాము ఇంకా గాలి లేదు అక్కడక్కడ వెలుతురు అది ఇది ఎట్టో ఉండింది బాగా ఎంజాయ్ చేసుకున్న టెన్త్ లైఫ్లో తర్వాత ఇంటర్ ఎంటర్ అయ్యాము ఇంటర్లో ఏముంది ఇంకా అంతే బైపిసి గ్రూప్ కాబట్టి నర్సింగ్లో

ఫేర్వెల్లో డ్యాన్స్లో పా నేను మా ఫ్రెండ్ గాయిత్రి మేం బాగా క్లోజ్గా ఉండే వాళ్ళం బాగా తిరిగే వాళ్ళం కానీ లీవ్ టైంలో అక్కడ వారం మా కాలేజీ ఎదురుగా సాయిబాబా గుడి ఉంది ఆ గుడికెళ్లే వాళ్ళము వారం గురువారం గురువారము అక్కడ లైఫ్ కొంచెం బాగానే ఉండింది తర్వాత ఇంటర్ తర్వాత కొంచము మా ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి మా అక్కకు మ్యారేజ్ అవ్వడం జరిగింది

అందువల్ల నన్ను చదివించలేక డిస్కంటిన్యూ అయ్యాము మా అక్కకు మ్యారేజ్ ఫిక్స్ అవడంతో కొంచెం అప్పు చేసి మా అక్కకు పెళ్లి అంటే చెన్నైలో ఫిక్స్ చేశారు పెళ్లి అయ్యింది తర్వాత అక్కడ నుంచి నేను కంపెనీకి వెళ్లాల్సిన పరిస్థితి కంపెనీకెళ్లాను

బాగానే అక్కడ ఉండింది మూడు షిఫ్ట్లు వెళ్లడం అంటే ఫస్ట్ షిఫ్టు సిక్స్ టు టూ ఓ క్లాక్ సెకండ్ షిఫ్టు టూ టు టెన్ ఓ క్లాక్ నైట్ షిఫ్ట్ టెన్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు ఉండేది ఇంకా అంతే ఫస్ట్ షిఫ్ట్ వెళ్తే కొంచెం టైట్ జనరల్ షిఫ్ట్ వాళ్ళ వచ్చేవాళ్ళు కాబట్టి ఇంజనీర్సు సార్సు హెచ్ఆరు సూపర్వైజర్సు వాళ్ళతో కొంచెం బిజీ బిజీగా ఉండేది సెకండ్ షిఫ్ట్ అంతగా ఏం లేదు బాగా కాసేపు లైవ్ చూసుకున్నా కాసేపు మా ఫ్రెండ్స్తో పాటు బాగా అల్లరచిల్లర తిరిగే వాళ్ళం క్యాంటీన్లో బాగా అల్లరి చేసే వాళ్ళం ఇంకా ఎటూ జరిగిపోయింది తర్వాత నైట్ షిఫ్ట్ ఇంకా నిద్రకి తూగుతూ చేసే వాళ్ళం ఏదో ఒక పని లి వీకెండ్లో మాకు వీక్లీ సాటర్డే వీక్ ఆఫ్ వచ్చేది అప్పుడు బాగా ఇంట్లో నుండి నిద్రపోయేకి ఇంట్లో పనులకి వాటికి వీటికి సరిపోయేది

ఎందుకంటే ఎక్కువ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల కొంచెం నా టాలెంట్స్ అన్నీ సైలెంట్గా పెట్టుకుని ఉండిపోవడం జరిగింది కొన్ని రోజులకి నాకు మ్యారేజు తర్వాత అలా ఉండిపోయాము నా లైఫ్ వల్ల కొంచెం డిస్కంటిన్యూగా అయిపోయింది కానీ ఫిఫ్ కొన్ చైల్డుగా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాము మా అమ్మ వాళ్ళు కష్టపడే చేసే వాళ్ళే సంక్రాంతి పండుగలు దీపావళికి అన్నిట్లికి బట్టలు తెచ్చిచ్చి అని వాళ్ళ వల్ల అయినంతవరకు మమ్మల్ని సంతోష్ పెట్టే వాళ్ళు దాని వల్ల ఏమి ఇబ్బంది లేదు కానీ నేను మా అక్క మా తమ్ముడు బాగా గొడవపడే వాళ్ళం అన్ని విషయంలో మా నేను మా అక్కను కొడితే నన్ను మా అక్కను మా తమ్ముడు ఊరికే ఉతికి బాధేవాడు ఎక్కువ కొట్టేవాడు బాగానే ఉండింది ఆ లైఫ్ ఇప్పుడీ లైఫ్ కన్నా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు బావిలోకెళ్ళి ఈత నేర్చుకునే వాళ్ళం ఇంకా లీవ్ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్తే మా తాత సైకిల్ నేర్పిచ్చేవాడు సంక్రాంతి సెలవులకు ఇంకా దసరా సెలవులకు ఇంకా వార్షిక సెలవులకు అన్నిటికి మా అమ్మమ్మగారి ఊరికెళ్లే వాళ్ళం ఇంకా అక్కడ కానీ ఫ్రెండ్స్తో పాటు బాగా ఎంజాయ్ చేసేవాళ్లం ఎప్పుడు ఆటలే బావిలోకెళ్ళి ఈత నేర్చుకునేది మా అమ్మమ్మతో కలిసి బట్టలుతికేది ఏదో ఒకటి చేసుకుంటా చాలా చిల్లరగా తిరిగే వాళ్ళం బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు ఇక్కడున్న మా ఫ్రెండ్స్తో ఇంకా వ్యా సంవత్సరానికి ఒకసారి మా ఫ్యామిలీ టూర్ వెళ్లే వాళ్ళము తిరుమలకి నేను మా అమ్మ మా అక్క తమ్ముడు మా పిన్ని బాబాయిలు అందరూ మా వీధిలో వాళ్ళందరూ వీకెండ్ అంటే సంవత్సరం మిస్ అవ్వకుండా శనివారం ఐదో శనివారం వెళ్లేవాళ్ళము తిరుమలాకి వెళ్తే అక్కడ టు డేస్ బాగా సంతోషంగా ఉండే ఎంజాయ్ చేసుకొని వచ్చే వాళ్ళము అక్కడ కానీ పాప నాశనం ఆకాశగంగా అన్నీ జ జపాల్ తీర్థము మ్యూజియం అన్నీ చదువుకునే వాళ్ళం చూసేవాళ్ళము బాగా ఎంజాయ్ చేసుకునేసి చూసుకొని ఆ చలిలో వర్షంలో ఉండి వచ్చే వాళ్ళము ఇంకా ఇంటర్మీడియట్లో అయితే నాకు అక్క బాగా ఒకసారి స్టమక్ పెయిన్ టు మంత్స్ త్రీ మంత్స్ వన్స్ అలా రావడంతో అపెండెక్స్ సర్జరీ వేరే జరిగింది నాకు అందువల్ల కొంచెం ఇంకో కొంచెం ఇబ్బందిగా అయింది అది కూడా మా ఫ్యామిలీలో ఒక ప్రాబ్లంగా మారిన తర్వాత నాకు రావడం వల్ల మా నాన్నకు కూలి పనికి వెళ్లేవాడు మా అమ్మగాని కూలి పనికి వెళ్లేది మాకు కొంచెం వరి చేను ఉండేది అందులో సంవత్సరానికి ఒకసారి వరి లేకపోతే ఇది వేరుశనగలు ఏదో ఒకటి వేసేవాళ్ళు అందులో సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తే దానితో ఏదో ఒక చిన్న పెద్ద నగలు తెచ్చిచ్చేవాళ్ళు నాకు అల్ప సంతోషినే అన్ని విషయంలోనూ నేను ఎందుకంటే మా అక్క ఎక్కువగా ఆశపడేది మా తమ్ముడు ఇచ్చే వాళ్ళు నేను మిడిల్ కాబట్టి అన్నిటికీ కొంచెం సర్దుకుని పోయే రకమే ఇప్పుడు కానీ అలానే ఉన్నా

అప్పుడు నేను టెన్త్ పాస్ అయినప్పుడు మా మేము ఒక చిన్న కమ్మలు తెచ్చి ఇచ్చింది మా మేనమామేమో నాకు ఒక సైకిల్ గిఫ్ట్ ఇచ్చాడు అది మర్చిపోలేను నేను ఇప్పటివరకు అదొక్కటే నాకు చాలా సంతోషంగా ఉండే విషయము నేను సాధించిన దాంట్లో మా ఇంట్లో మాకు ఇచ్చిన గిఫ్ట్ ఆ రెండు ఒకటే తర్వాత ఫార్మలే అన్ని ఇంట్లో జరిగేదే అదేమీ ఇబ్బంది లేదు ఇప్పటికేమో ఈ వయసుకి నేనే ఏదో ఒకటి చేసుకుంటా ఉండాను అమ్మ వాళ్ళ మీద ఏదైనా హెల్ప్ చేసుకుని ఉండేలాగా చూసుకోవాలని ఇప్పుడు నా ఆశ అమ్మా నాన్నలని వాళ్ళందరిని చూసుకోవాలని అందుకు ఆస్కారం ఉంటే బాగున్ను అదొక్కటే ఇప్పుడు నాకు ఇప్పుడైతే మా హస్బెండు నేను మా పిల్లలు ఇద్దరు నా బాబు మా కూతురు చిన్న ఫ్యామిలీ ఏదో గడిచిపోతూ ఉంది ఇంకా కొంచెం సెటిల్ అవ్వాలి ఓన్ హౌస్ అవన్నీ ప్రిపేర్ అవ్వాలి కొన్ని బాధ్యతలు ఉన్నాయి మా బాబుని స్కూల్లో చేర్పియ్యాలి పాపకు బాగా సేవింగ్స్ చెయ్యాలి అదొక్కటే ఇప్పుడు ప్రజెంట్ ఓకే థ్యాంక్ యు